మొదటి సారి మా అమ్మ వంట వండు ఇంక ఎన్ని రోజులు ఉంటావు ఎప్పుడైనా చెయ్యాల్సిందే కదా పెళ్ళైనాక అయినా కానీ నువ్వే చెయ్యాల్సిందే గదా మీ అత్తారింట్లో ఎవరు ఊరుకోరు మీ అమ్మ ఇదే నేర్పించిందా అని అందరు తిడతారు అని మా అమ్మ ఇంక చెయ్యి అని చెప్పింది ఆ రోజు మా అమ్మకి కూడా చేత అవ్వట్లేదు అందుకని ఇంక చెయ్యి అని చెప్పేసరికి నా దగ్గర ఒకప్పుడు ఫోన్ లేకుండే అప్పుడు చేయమన్నపుడు నా మొదటి వంటకం అప్పుడు ఇంకా అప్పుడు నేనేం చేసానంటే మా అమ్మకి అప్పుడు చేతనైతలేదు అప్పుడు ఏం చేసిందంటే ఇంక పడుకుంది ఆమె పడుకుంటే ఇంక నేను చెప్తు ఉంటాను అట్లా నువ్వు అట్లనే చెయ్యి ఏమేమి వేయాలో నేను చెప్తు ఉంటాను అట్లనే వేయి అని చెప్పింది అప్పుడు నేను అన్నాను కదా సరే అని చెప్పాను అయితే చికెన్ కూర ఆ రోజు చికెన్ తెచ్చారు ఏదో ఫెస్టివల్ ఉండే ఆ రోజు నుంచి నేర్చుకోమని చెప్పింది మా అమ్మ అందుకని చికెన్ తెచ్చారు చికెన్ తేగానే ఇంక నేను ఏం చేసానంటే వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసాను ఇంక మా అమ్మ పడుకుని ఇట్లా చెప్తు ఉంది అన్నమాట ఇంక నేను కూడా ఎట్లా చేయాలి అనేసి చెప్తు ఉంటే ఇంక అట్లనే చేస్తున్నా ఆమె పడుకొని ఇట్లా ఫస్ట్ ఒక ఒక గిన్నె తీసుకో ఆ గిన్నెలో కొంచం నూనె పొయ్యి నూనె పోసి పక్కన పెట్టి ఫస్ట్ ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోమని చెప్పింది కట్ చేసుకున్నా నేను ఇంకా అల్లము అల్లం పేస్ట్ కూడా కావాలి కదా అల్లం పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనము అల్లము వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఇంక రోకలి బండ మాకు మిక్సీ లేకుండే అప్పుడు ఇంక మేము ఏం చేసామంటే రోకలి బండలో దంచుకున్నాం ఇంక కిలోకి కావాల్సినంత మనకి ఎంత కావాలంటే అంత చూసుకుంటాం కదా మేము ఇట్లా కొలతలు ఏం కోయం అన్నమాట కొలతలు కోయకుండా ఇట్లనే చేస్తాము కాజువల్గా అయితే ఇంక నేనేం చేసానంటే దంచుకుని పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ కూరగాయలు కూడా కోసాం కదా వెల్లిపాయలు కూడా ఇంక మూడో నాలుగో కోసా తర్వాత ఇంకా ప్యాన్ ఆయిల్ హీట్ అవుతుంది నూనె వేడైతుంటే ఇంకా అప్పుడు నేను ఏం చేసానంటే ఎల్లిపాయలు వేసి ఉల్లిగడ్డలు వేసాను ఉల్లిగడ్డలు వేసినాక ఇంక కొంచం బ్రౌన్ షేప్లో వచ్చేవరకు వేయిం ఉడికించిన అన్నమాట దాని తర్వాత ఏం చేసానంటే అల్లం వేసినా అల్లం తర్వాత పచ్చిమిర్చి రెండు ఒకేసారి వేసినా వేసిన తర్వాత ఇంక తర్వాత ఏం చేసాం అంటే చికెన్ వేసాను చికెన్ వేసి బాగా హీట్ చేసి కొంచం అలాగే ఒక పది నిమిషాల తర్వాత పసుపు పసుపు తర్వాత ఏమో టమాటాలు ఈ రెండు మేము టమాటాలు ఎప్పుడు ఫస్ట్లోవేయము మొదట్లో వేయకుండా మధ్యలో వేస్తామన్నమాట ఇంక మా అమ్మ అట్లనే చెప్పింది అట్లనే ఆమె ఎట్లా చెప్తుంటే అట్లనే వేస్తు వచ్చినా వేస్తు వచ్చిన తర్వాత ఏమో ఇంక ఆయిల్ ఇక వేడవుతుంది వేడవుతుంటే ఇంక అది ఉడుకుతుంది ఉడుకుతున్న సమయంలో ఏం చేసానంటే తగినంత సాల్ట్ తర్వాత ఏమో తగినంత కారము ఇంక మేము కొంచం కారం ఎక్కువ తింటాం అన్నమాట అందుకే కొంచం కారం ఎక్కువ పెట్టినాను తర్వాత అది బాగా ఫ్రై అయినాక ఇంక మేము ఎక్కువ ఫ్రై తినము కాబట్టి మేము రొట్టెలు చేసుకుంటాం జొన్న రొట్టెలో ఫ్రై మంచిగా ఉండదని ఇంక మేము ఏం చేసామంటే కొంచం నీళ్ళుపోసుకున్నాం అన్నమాట ఒక చిటికెడు గ్లాస్ ఒక కొంచం చిన్న గ్లాస్లో నీళ్ళు పోసుకున్నాం మంచిగా ఫ్రై అయినాక లాస్ట్కి మసాలా పెట్టుకున్నాం మసాలా పోసుకున్నాను అన్నమాట చికెన్ మసాలా తర్వాత మనకి మేము నూరి పెట్టుకున్న మసాలా తర్వాత ఏమో కొత్తిమీర వేసి దింపేసినాను అయిపోయింది మసాలా ఎట్లంటే ఇంక జీవితంలో మీకు కూడా ఉపయోగపడొచ్చు అని చెప్తున్నాను మనకి బగారా ఆకు బిర్యానీ పువ్వు ఇంక లవంగాలు దాల్చిన చెక్క ఇంక ఇవన్నీ మిరియాలు ఇవన్నీ ఏం చేయాలంటే ధనియాలు ఇవన్నీ మనం రోస్ట్ చేసుకుని వేడి చేసుకుని అంటే రోస్ట్ చేసుకున్న తర్వాత రోకలిలో మనం దంచుకోవాలి ఇట్లా మనము పెద్ద డబ్బాలో దంచుకుంటే మనం ఎప్పుడు చేసుకున్నా కానీ అవసరం అవుతుంది మనకి అట్లా నేను ఆ రోజు మా అమ్మ ఎప్పుడు పెట్టి ఉంచుతుంది అన్నమాట ఎప్పుడు మా దగ్గర డబ్బాల్లో ఉంటుంది ఇంక నాకు అది నూరే అవసరం రాకుండే అట్లా చేసినా కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అప్పుడు ఇంక నా నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి నేను యూట్యూబ్లో చూడలేకపోయినా తర్వాత నుంచి మనకు ఫోన్ వచ్చింది మా అమ్మ వాళ్ళు ఫోన్ కొని ఇచ్చారు ఇట్లా కొన్ని కారణాల వల్ల ఇట్లా ఆన్లైన్ క్లాస్సేస్ వాటికి ఇబ్బంది అయితుంది అనిఇంక మా అమ్మ ఫోన్ కొనిఇచ్చింది ఇంక అప్పటి నుంచి ఏమైనా తినాలనిపించినా ఎవరిని అడగకుండా నేను డైరెక్ట్ ఇంక యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో చూసి చేస్తాను అన్నమాట ఎక్కువగా నేను పాటించే యూట్యూబ్ ఛానల్ అమ్మ చేతి వంట అందులో మీరు కూడా ఒకసారి చూడండి అవకాశం ఉంటే ఎందుకంటే అక్కడ సేమ్ మనం ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేస్తుంది ఆమె నాకు చాలా ఇష్టము అమ్మ చేతి వంట వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్ కూడా ఆమె చాలా బాగా చేస్తుంది అన్నమాట ఎవ్రి టైమ్ ఏమన్నా తినాలి అనిపించినా స్వీట్స్ కానీ హాట్ కానీ బిర్యానీ కూడా నేను వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూసి మొదటి సారి చేశాను ఇంక మా ఆయన పిల్లలు చాలా హ్యాపీగా తిన్నారన్నమాట ఇంక మా అమ్మని తిట్టుకునే అవకాశం రాలేదు వాళ్ళకి కొంతమంది తిట్టుకుంటారు కదా మీ అమ్మ ఇదే నేర్పిందా ఏం నేర్పింది ఇది నేర్పి పంపించిందా అనవసరంగా నిన్ను పెళ్ళి చేసుకున్నాను అంటారు కదా కానీ నన్ను అయితే ఆ రోజు చాలా మంచిగా మెచ్చుకున్నారు అన్నమాట మా ఆయన పిల్లలు మా అత్తమ్మ అందరు మెచ్చుకున్నారు నాకు అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఇంక ఆ రోజు నుంచి ఏం చేసానంటే ఏ వంటకం అయినా కానీ మొట్టమొదట అయితే నేను చికెన్ వండాను జీవితాంతం ఇది గుర్తుండిపోతుంది దాని తర్వాత నాక్ అంటే వంటలలో అయితే అది చేశాను తర్వాత నాకు రాకముందు అయితే నేను ఆమ్లెట్టే ఆమ్లెట్టే చేసుకుని తినేదాన్ని ఎప్పుడైనా సరే ఏమన్నా తినాలి అనిపిస్తే ఒక ఆమ్లెట్ తప్ప అది కూడా ఏదో అలా గుడ్డుని పగల గొట్టి కారము ఉప్పు చిన్న చిన్న పచ్చిమిర్చి కొంచం ఉల్లిగడ్డలు వేసి ఏదో అట్లా చేసేదాని అన్నమాట ఇంక బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఇంక బిర్యానీ ఎట్లా చేసుకుంటాం అంటే మనము ఫస్ట్ మనము ఒక పెద్ద కడాయి తీసుకుని ఆ కడాయిలో చికెన్ మనం ఎంత తీసుకుంటామో అంత చికెన్ మనకి బిర్యానీ అంటే మనకి లెగ్ పీసులు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద లెగ్ పీసులు తర్వాత ఏమో ఆ లెగ్ పీసులు ఏం చేస్తామంటే మంచిగా కడిగి పెట్టుకొని కారం ఉప్పు పసుపు తర్వాత నూనె తర్వాత మనము ఫస్ట్ బిరియానీలో కావాల్సింది మనకి అదేంటి బ్రౌన్ ఆనియన్స్ అంటే ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆ ఆనియన్స్ ఉంటే మనకి టేస్ట్ ఉంటుంది బిర్యానీ అనేది అసలు మెయిన్ ఏ అది ఇంక అది చే ఫస్ట్ ఆనియన్స్ రోస్ట్ అయినాక పక్కన పెట్టి కొంచం బ్రౌన్ ఆనియన్స్ పెరుగు తగినంత పెరుగు ఒక చిన్న కప్ చాలు ఒక కప్పు పెరుగు తర్వాత ఏమో ఒక టీ స్పూన్ ఒక టూ త్రీ టీ స్పూన్స్ ఏమో అల్లము కొంచం మసాలా గరం మసాలా ఇందాక చెప్పిన మసాలా ఇంక బిర్యానీ ఆకు పువ్వు జాజికాయ తర్వాత బిర్యానీ పువ్వు ఇవన్నీ పెట్టి అల్లం కారం పసుపు ఉప్పు అన్నీ మనము ఒక దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా టెక్సచర్ మంచిగా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఏం చేయాలంటే ఒక అర్ధ గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇటు సైడ్ నుంచి మనం ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి ఇటు సైడ్ నుంచి మనం ఏం చేయాలంటే అన్నం ఉడికియాలి అన్నంలో కొంచం నూనె కొంచం నిమ్మ రసం కొంచం ఏమో షాజీరా తర్వాత బిర్యానీ పువ్వు ఇవన్నీ పెట్టి అన్నం ఒక సెవెంటీ ఏయిటీ పర్శంట్ ఉడికేలాగా చేయాలి తర్వాత అది ముప్పై నిమిషాలు అవుతుంది కదా మాగ్నెట్ అయినాక దాన్ని తీసి దాని మీద అన్నం చల్లి ఒక్కొక్క లేయర్లా ఇట్లా చల్లుకోవాలి చల్లుకుంటూ పైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ తర్వాత ఏమో కొత్తిమీర తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసి ధమ్ పెట్టుకోవాలి ధమ్ ఎట్లా పెట్టుకోవాలంటే కింద ఫస్ట్ మనం కడా దోస పాన్ ఉంటుంది కదా అది పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత దాని పైన ఏం చెయ్యాలంటే గాలి పోకుండా మొత్తం గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదో ఒక పిండి గట్టి పిండి కానీ మాక్సిమమ్ గోధుమ పిండి పెట్టుకుని బాగా ఇట్లా చేసేసి దాని చుట్టూ గాలి పోకుండా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ధమ్ పెట్టుకుంటే బిర్యానీ అయిపోతుంది అలా నేను యూట్యూబ్ ఛానల్లో ఎట్లో అట్లా చూసి చేసాను అన్నమాట నా వంటకం మీకు నచ్చితే మీకు కృతఙ్ఞతలు ధన్యవాదములు